తెలుగు భాష అనేది సంస్కృతంచే వెలువరించ బడింది సంస్కృతం ఎన్ని సంవత్సరాల నుంచి వెలువరించబడిందంటే అది మనం చెప్పలేము అది ఎన్నో సంవత్సరాల పూర్వ పూర్వం పూర్వమైనది చాలా పూర్వం నుంచి సంస్కృత భాష ఉంది తెలుగు భాష అనేది ఈ రోజుల్లో మరవడానికి చాలా కారణాలు ఏమీ అనగా తెలుగు భాషను తొక్కి వేస్తుంది మొదటగా ఇంగ్లీష్ అనగా ఆంగ్లము మన తెలుగు భాషలో చెప్పడం చెప్పడం చెప్పే విధంగా అయితే ఆంగ్లమని చెప్పవచ్చు ఆంగ్ల భాష వల్ల ఇవాళ మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగు భాష అనేది మెల్లమెల్లగా దిగజారడం జరుగుతుంది ఆయొక్క భాష తెలుగు భాష అనేది మరచిపోవడం జరుగుతుంది కానీ యువత దీన్ని ఇంట్రెస్ట్ చూపించాల్సి ఉంది తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ భాష లేనప్పుడు మొదటగా సంస్కృతం భాష ఉంది ఆ సంస్కృతం భాష వలనే తెలుగు భాష మనకు వచ్చింది తెలుగు భాష అమ్మ వంటిది అటు అటువంటి భాషను మనము మరచిపోవద్దు ఆంగ్ల భాష వలన మనకు ఎన్నో భాషలు వాళ్ళ వాళ్ళ స్టేట్స్లలో కానీ మహారాష్ట్ర కానివ్వండి గుజరాత్ గుజరాత్ ఆంధ్ర తెలంగాణ వరంగల్ ఇలాంటి స్టేట్స్లలో ఇంకా ఇంకా భారతదేశంలో ఉన్న ఎన్నో స్టేట్స్లో వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ని మరవడానికి కారణం మొదటగా ఆంగ్లము ఈ ఆంగ్లము అనేది బ్రిటీషర్స్ వాళ్ళు మన భారతదేశానికి ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆంగ్ల ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు ఆంగ్ల భాష నేర్చుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు అనే ఒక భావనను తెలుగు ప్రజలలో ఇంకా మన భారతదేశం ప్రజలలో నింపారు అందువలన మన ప్రాంతీయ భాషలను తెలుగు భాషను మరవడం జరుగుతుంది కానీ మనము తెలుగుకి ప్రాముఖ్యత చూపించవలసి ఉంది ఎంతగానో ఆంగ్లము మన ఉద్యోగం కొరకు మనం బ్రతకడం బ్రతకడం కోసం మన జీవనం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి కానీ మనం ప్రాంతీయ భాషాల్లో మాట్లాడేది తెలుగు మాత్రమే తెలుగు అనేది ఒక మనిషికి ఎంతో ముఖ్యం మెయిన్గా మన రెండు రాష్ట్రాలలో అనగా తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషను మనం ఎప్పుడు మరవద్దు ఈ ఆంగ్ల భాష అనేది చాలా ప్రభావితం అయింది తెలుగు తెలుగుకి కానీ మనము చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అనగా తెలుగు మనం మరవద్దు తెలుగు వలన మనకు చాలా ఉపయోగాలున్నాయి మన ప్రాంతీయ భాషాల వలన మనం ఎన్నో తెలుసుకోవచ్చు ఎందుకనగా ఆంగ్ల భాష మనకు అంత త్వరగా మెదడుకు ఎక్కదు ఎందుకంటే అది మనం నేర్చుకోవాల్సి వస్తుంది కానీ తెలుగు మాత్రం మన చిన్నప్పటి నుంచే మనం ఉంది అది మన మాతృ భాష కాబట్టి మనం ఏ విషయాన్నైనా త్వరగా తెలుసుకోవచ్చు ఇంకా నేర్చుకోవచ్చు మన వాడుక భాషల్లో ఏ విషయానైనా మనము తెలుసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రాంతీయ భాషలో మనకు ఎంతో ఉపయోగపడదు జరుగుతుంది వివిధ భాషలో సంస్కృతి ఇంకా వివిధ భాషలో సంస్కృతి అనేవి మనకు చాలా ముఖ్యమైనది ఈ సంస్కృత భాష వలనే మన తెలుగు వెలువరింది వెలువరించబడింది మొదటగా మెయిన్ అనగా ఆంగ్ల భాష మన తెలుగు దిగజారడం కో దిగజారడానికైనా కానీ మరువడానికైనా కానీ మెల్లగా మెల్లగా మన తెలుగు భాషని మన తెలుగు వారి మరణం జరుగుతుంది ఆంగ్ల భాషాని మనం అరికట్టాలి అది మనం బ్రతుకు కోసమే జీవనం కోసమే వాడటం వాడటం జరగాలి తెలుగు అనేది మన భారత దేశంలో మొదటి భాష ఆ భాష వెలువరించిన తరువాతనే వివిధ స్టేట్స్లలో వాళ్ళ వాళ్ళ భాషలు ఏర్పడ్డాయి తెలుగు భాష మన అమ్మ వంటిది తెలుగు భాష వలనే మనం ఈరోజు భారతదేశంలో బ్రతకగలుగుతాము మెయిన్గా తెలుగు స్టేట్స్ పీపుల్స్కే చాలా ఉపయోగపడేది తెలుగు భాషయే ఈ తెలుగు భాష వలన మనం ఎంతో ఎత్తుకు ఎదగగలుగుతాము ఈ తెలుగు భాష వలనే మనం ఎంతో ఉన్న ఉన్నతమైన ఇంకా మన కవులు కానీ ఎవరైనా కానివ్వండి తెలుగు భాషలో చాలా కవులు రచించారు ఇది తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత